మీరు ఏమి కావాలండి మీకు రండి నేనే అది చూసేది స్థలం మీద తీసుకుంటారా అండి లోన్ ఎన్నిసెంట్లు అండి రెండు వాటికి కాగితాలు అన్నీ ఉన్నాయా అండి మీ దగ్గర ఎక్కడ అండి అది ఏ ఊరు అండి తనుకా చుట్టు పక్కల ఎక్కడ అయిన ఎక్కడ అండి ఉందా

సరే అండి సరే అండి అది రెండు సెంట్లు అంటున్నారు కాబట్టి మండలంలో అంటే దానికి మూడు లక్షలు వస్తాయి అండి

మామూలుగా లోన్ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది అండి ఈ తర్వాత ఆన్లైన్లో చేయడానికి అప్లికేషన్ ఒకటి ఫిల్ చేస్తారు మీరు మొత్తం అంతా లోన్ మొత్తం పూర్తి అయిపోగా లాస్ట్ కట్టాక తర్వాత రోజు వచ్చి మీ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకు వెళ్లిపోవచ్చు అదే సాయంత్రం రండి అది ఫోటోస్ ఆధార్ కార్డ్ జిరాక్స్ రెండు రైస్ కార్డ్ జిరాక్స్ ఒకటి పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ మీది అకౌంటు పాస్బుక్ ఒకటి అండి పాస్బుక్ రెండు ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీకు ఎక్కడ అకౌంటు ఉంది అండి ఈ బ్యాంక్లో అకౌంటు ఉంది కదా అయితే ఇక్కడ అకౌంటు అదే ఇక్కడ కూడా అకౌంటు తీసుకోండి ఇక్కడ కూడా అకౌంటు తీసుకోండి సరే అండి సరే ఆ మా వాళ్ళు కూడా మీరు పెట్టుకున్న అప్లై చేసుకున్న కొన్ని రోజులు పడుతుంది అంటే ముందు మీరు ఈ రోజు అప్లై చేసుకున్నారు అంటే ఒక రెండు మూడు రోజులలో మావాళ్ళు వస్తారు అది ఒక్కసారి ల్యాండ్ కట్టా చూస్తారు వచ్చి చూసి తర్వాత ఒక రోజు మిగతా రెండు రోజులలో కానీ తర్వతా రోజు మీకు అమౌంట్ పడుతుంది అండి అకౌంటులో సరే అండి